నేను నాకు రెండు వేల ఇరవై రెండులో డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు కీర్తి హాస్పిటల్లో నేను చూపించుకున్నాను ఇంతకుముందు ఆ హాస్పిటల్లో ఎలా ఉండేది అంటే నీట్గా ఉండేది కాదు అలాగే పేషెంట్స్ కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళు డబ్బు కూడా ఎక్కువ ఉండేది అదే ఇప్పుడు వేరే చోటకి హాస్పిటల్ మార్చిన తర్వాత ఆ హాస్పిటల్ అనేది చాలా నీట్గా ఉంటుంది అలానే రేట్లు కూడా చాలా ఇదిగా ఉన్నాయి మంచిగా ఉంది పేషెంట్స్ని మంచిగా చూసుకుంటున్నారు నాకు అయితే డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు దగ్గర ఉండి నర్స్ మార్నింగ్ ఈవినింగ్ ట్యాబ్లెట్స్ ఇస్తు ఉదయం సాయంత్రం నా దగ్గర ఉంటు సేవలు చేసింది అది నాకు బాగా నచ్చింది ఆ ఆసుపత్రిలో